హలో హలో మనోజ్ ఫ్రూట్ షాపే కదా నన్ను గుర్తుపట్టారా బా రెగ్యులర్గా వస్తుంటా మీ దగ్గరకి తరుణ్ అదే మన దగ్గర మన దగ్గర ఏమేం పండ్లున్నాయి

ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయా రేట్లు ఎట్లున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఎట్లున్నాయి ఇవి మన గ్రేప్స్ ఎట్లున్నాయి గ్రేప్స్ కేజీ ఎయిటీ రూపీసా ఇంకా మన ఆరెంజ్ ఉందా ఆరెంజ్ ఎట్లా అట్లుందా యాపిల్ యాపిలు ట్వంటీ రూపీస్ ఒకటా ఫ్రెష్షేనా ఫ్రెష్గా ఉన్నాయా

ఇంకా ఇంకేవేవి ఉన్నాయి మరి అంతేనా పుచ్చకాయలు పుచ్చకాయ ఎట్లుంది

కేజీ హండ్రెడా బయట తక్కువనే ఉంటే తక్కువనే ఉన్నటుంది నువ్వు కొంచెం ఎక్కువ చెప్తునట్టున్నావు శి శివరాత్రని పెంచారా అట్లా

ఇంకా మస్క్ మిలన్ ఎట్లున్నాయి రేటు కేజీ ఫిఫ్టీ రూపీస్ లాగానా సర్లే సర్లే నేను వస్తాలే మరి ఓకే రైట్